ఏమంటుంది హలో

మీరు నరేందర్ గారా అండి మేము న న్యూ నాగార్జున స్కూల్ నుంచి ఫోన్ చేస్తున్నాం అండి మీ కొడుకుకి ఈరోజు స్లిప్ టెస్ట్ పెట్టాం అండి ఫస్ట్ యూనిట్ టెస్ట్ అసలు ఏమి రాయలేదండి స్కూ స్కూల్లో కాదు మేము చెప్పేంత వరకు చెప్తాం కానీ మీరు అసలు ట్యూషన్ పెట్టండి ఒకసారి మీరు కూడా నా ఇంట్లో చెప్పండి వాడు అసలు బిహేవియర్ గిట్ట బాలేదు అందరూ క్లాస్లో అరుస్తున్నాడు ఏమి చేసిన చెప్తే వింట లేడు అసలు మీరు మీరు ఎక్కడ చూస్తున్నారో ఏమో అసలు డిసిప్లేన్గా ఉంటలేడు అందుకని మీకు ఫోన్ చేసాం ఇన్నిసార్లు ఎన్నిసార్లు చెప్పిన వింటలేడు మీరు ఏమైన చెప్పండి మీరు చె అదే అదే కరెక్టే కానీ ఇప్పుడు ఎంతవరకు ఉండాలో అంతవరకు మాది కానీ టీచింగ్ చెప్పేంతవరకు చెప్తాం కానీ అవన్నీ డిసిప్లేన్గా ఉండాలి మేము చెప్పేంతవరకుచెప్తాం కానీ మీరు చూసుకోవాలి కదా మీరు ఇంట్లో ఉండే బిహేవియర్ పక్కన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు బట్టి పిల్లలు కూడా చేంజ్ అవుతారు వాళ్ళ వాళ్ళ స్టడీస్ కానీ వాళ్ళ వాళ్ళ టీచరు ఏమంటారు వాళ్ళు ఉండే పక్కన ఫ్రెండ్స్ కానీ దాని వరకు చె అక్కడ అందుకని స్టు స్టు పిల్లగాడిని మంచిగా అందు అందు ఈరోజు ఏమి రాయలేదు అసలు ఎగ్జామ్లో నేను నేను అసలు మాథ్స్లో అయితే అసలు సున్నా ఎందుకు చేయం అండి ఎందుకు చేయం సార్ మేము స్కూల్లో క్లారిఫై చేయమా అసలు అడగనే అడగడు మాథ్స్ అసలు ఏమి రావు టేబుల్స్ రావు అసలు అందరు పిల్లలకు ట్వంటీ వరకు టేబుల్స్ వస్తాయి మీకు అసలు టేబుల్ మీ అబ్బాయికి టెన్ వరకు వస్తాయి అంతే

ఓకే ఓకే ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ